గోదావరి సూపర్ మార్కెట్ అండి చెప్పండి ఏం కావాలండి చెప్పండి ఏం కావాలండి ఏం చెప్పండి కేజీ మినపప్పు సెనగపప్పు కూడా కేజీ ఏనా అండి

అర కేజీ అండి సరే అండి కేజీ షుగర్ లూజ్ ఇమ్మంటారా అండి ప్యాకెట్ ప్యాకెట్ ఇమ్మంటారా సరే అండి ఇంకా ఫ్రీడమ్ ఇమ్మంటారా అండి సన్ ఫ్లవరు ఉన్నాయండి ప్రస్తుతానికైతే లేవండి ఒక రెండు రోజుల్లో వస్తాయండి ఐదు లీటర్లయి ప్యాకింగ్ బాటిల్ ఉన్నాదండి మాములు లీటర్ బాటిల్స్ ఉన్నాయండి ఇస్తారండి ఇంకేం ఎంతది ఇమ్మంటారండి అరకేజీది ఇమ్మంటారండి పావుకేజీది ఇమ్మంటారా ఇంకేం ఎంతదండి కేజీ సెనగపిండి మైసూర్ శాండల్ ఉంది ఒక కట్ట ఇచ్చేయమంటారా అండి మైసూర్ శాండల్ నాలుగు సబ్బులు క ఐదు సబ్బులు కలిపి వస్తాయండి సరే అండి ఇంకా అండి ఉన్నాది లేదండి ఉందండి డబ్బా మూడొందలది ఉందండి రెండు యాభైది కూడా ఉందండి సరే ఇంకా అండి

మిల్ మేకరు ఎంతదండి సరే అండి పలావు సరుకులు అన్ని కలిపేసేనా అండి సరే అండి ఏంటండి

సరే అండి ఇంటికి పంపించమంటారా అండి సరేన డబ్బులు ఆడికి వచ్చాక ఎంతైంది చెప్తాడండి